హలో హలో ఎవరండి ఓకే చెప్పండి అవునండి తీసుకోవాలనుకుంటున్నాము ఓకే చెప్తారండి మీరిప్పుడు డాక్యుమెంట్స్

ఓకే

ఓకే అండి

ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే అండి కానీ ఈ ఆధార్ కార్డు పాన్ కార్డ్ అవన్నీ ఇవ్వడం సేఫే అంటారా ఓకే అండి నా దగ్గర ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా రెండు ఫోటోలు ఉన్నాయండి క్యాన్సెల్ చెయ్యబడిన చెక్ లేదా పాస్బుక్ ఇప్పుడు నా దగ్గర లేదు ఆరోగ్య పరీక్ష చెయ్యించుకోవడం అవసరమంటారా ఇప్పుడు

ఓకే ఓకే అయితే ఈ డాక్యుమెంట్లు నేనెలా సబ్మిట్ చెయ్యాలండి ఓకే అండి నేను డాక్యుమెంట్స్ని ఈమెయిల్ చేస్తానండి ఇదే నెంబర్ కదండి ఓకే అండి ఓహో ఒక్ ఓకే అండి నేను చేస్తానండి ఎప్పటిలోపు చెయ్యాలి ఓకే అండి ఓకే నేను చేస్తాను ఓకే అండి నేను చేస్తానండి